నేను విశాఖపట్టణంలో ఉన్నప్పుడు నా పాత ఇంటి దరిదాపుల్లో ఒక పెద్ద లైబ్రరీ ఉండేది అక్కడ మీరు చూస్తే కనుక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ముందు నుంచి కూడా ఎన్నో న్యూస్ పేపర్లు వాళ్ళు కలెక్ట్ చేసి పెడతారు మీకు ఎటువంటి సమాచారం తెలుసుకున్నా సరే ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోని అక్కడికి వెళ్ళచ్చు ఆ నియర్బై లైబ్రరీలోనే మనం కూర్చుని ఎన్నో ఉపయోగపడే పుస్తకాలు కానీ ఇంటరెస్టింగ్ ఉండే నోవెల్స్ కానీ పాత న్యూస్ పేపర్లు ద్వారా కానీ కరెంటు అఫైర్స్ కానీ జనరల్ నాలెడ్జి పుస్తకాలు కానీ ఇవన్నీ ఎన్నో ఉన్నాయి ఇవన్నీ చూసుకోవడానికి ఉండడానికి చదవడానికి కూడా ఆ లైబ్రరీ చాలా బాగుంటుంది ఎవరైనా సరే వెళ్ళి చదవాలి అనుకుంటే కూడా చదువుకోవచ్చు